హాయ్ రాంబు ఎలా ఉన్నావు ఏమి చేస్తున్నావు అమ్మ నేను ఖాళీగా ఉంటున్నాను నేను మా నాన్నకి రైతు భరోసా పడింది మీ నాన్నకి పడిందా ఎంత ఉంది అమౌంటు ఫోర్ థౌసండా సెవెన్ థౌసండ్ ఇచ్చారు మాకు

చేయలేదు ఎలా చేయాలి అది మా ఊళ్ళో వాలంటీరా

సచివాలయం పోవాలి అయితే నేను చేయించుకోలేదు మా ఆధార్ కార్డ్ పెట్టి చేయించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నాది ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింకు ఉంది అంతే ఓకే ఓకే థాంక్స్ రాంబు రేపు చేస్తాను అయితే ఇంకా ఏంటి విషయాలు వస్తాను ఎట్ల ఉన్నారు ఊళ్ళో తిని పడుకోవాలా ఓకే బాయ్